నేను నా కుటుంబానికి మరియు నాకు స్టేట్ బ్యాంకులో యూనియన్ బ్యాంకులో అలాగే హెచ్డీఎఫ్సీ బ్యాంకులో మెడికల్ బీమా అదేవిధంగా ల్యాక్టమ్ బీమా తీసుకోవడం జరిగింది అంతే కాకుండా నేను ఎల్ఐసీ పాలసీ కూడా తీసుకున్నాను ఈ ఎల్ఐసీ పాలసీ వలన నేను ఎటువంటి మెడికల్ ప్రాబ్లమ్స్ వచ్చినా సరే నాకు ఎల్ఐసీ నుంచి అమౌంట్ అనేది వస్తుంది అదే విధంగా హెచ్డీఎఫ్సీ మెడికల్ లోన్ కూడా నాకు ఉండటం వలన మెడికల్ హాస్పటల్కి ఏమైన్నా బిల్స్ కూడా వాళ్ళు పే చేస్తారు దీనివలన బీమా ఉండటం వలన నాకు నా కుటుంబానికి ఫైనాన్షియల్గా ఎక్కువగా లబ్ధి చేకూరుతుంది